అన్నా మీరు ల్యాండ్ అమ్ముతారా అదే పెద్దపెల్లేమా ఎక్కడ ఓకే

అవునా ఎక్కడ

అవునా ఏమన్నా తక్కువ లేదా అవునా

అవునా మరాద్ మొత్తం పేపర్తోనే ఇస్తారా మొత్తం ల్యాండ్ లీగలే అన్నావు కదా బ్రో ల్యాండ్ అయితే లీగలే కదా అంటున్నా అవునా ఫ్యూచర్లా ఏ రేటుకి పోతుంది మళ్ళా అవునా

అవునా అదే ఒక గుంట ఎంతకు పోతుంది

అవునా ఓకే ఓకే ఓకే